నేని ఒక టీవి కొన్నాను అది కొన్న రెండు మూడు నెలలకే చెడిపోయింది అవునండి దీనివల్ల నేను చాలా బాధపడ్డాను అవును అందుకే ఇలాంటి ప్రాడక్ట్స్ని ఎప్పుడూ కొనకూడదని డిసైడ్ అయ్యాను అవునండి